భారతదేశం ఒక పురాతనమైన విభిన్నమైన సంస్కృతితో నిండి ఉన్న దేశం ఇక్కడ కొన్ని ప్రముఖమైన సాంస్కృతిక పద్ధతులు నమ్మకాలు ఉన్నాయి అతిథి దేవోభవ అతిథిని దేవుడుగా భావించడం అతిథులకు గౌరవం ఇవ్వడం మత స్వేచ్ఛ హిందూ మతం బౌద్ధం జైనం సిక్కిజం లాంటి పలు మతాలు ఇక్కడ జన్మించాయి పరస్పర గౌరవం వయోజనులకు నమస్కరించడం చిన్న వయసు వారికి ఆశీర్వాదం ఇవ్వడం పండగలు మరియు ఉత్సవాలు దసరా దీపావళి ఈద్ క్రిస్మస్ బైసాఖ పండగలు వంటి పండగలు దేశంలోని విభిన్నతను ప్రతిబింబిస్తాయి ఆచారాలు వివాహ వేడుకలు శ్రద్ధలు మొదలైనవి ప్రత్యేకమైన సంప్రదాయాలతో జరుగుతాయి యోగ మరియు ధ్యానం భారతీయ సంస్కృతులు శారీరక మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేయడం భారతదేశం వేరే సంస్కృతుల కంటే ప్రత్యేకతలు వివిధ తలలో ఐక్యత భాషలు మతాలు జీవనశైలులు ఎంత విభిన్నంగా ఉన్నా ప్రజలు ఒకటిగా జీవిస్తున్నారు ప్రాచీనత మరియు అబిరలత వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉండి ఇప్పటికీ కొన్ని సంప్రదాయాలు కొనసాగుతున్న సహనశీలత వివిద విశ్వాసాలను ఆచారాలను సమర్ధించడం ఆహార పద్ధతి భారతీయ వంటకాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఎంతో రుచికరంగా ఉంటాయి కళల మరియు నాట్యాలు భారతదేశానికి ప్రత్యేకమైన నృత్యాల శైలులు మరియు సంగీత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి